నేను మొన్ననే కొత్తగా ఫ్లిప్కార్ట్లో ఒక వస్తువు ఆర్డర్ చేశాను ఒక వస్తువు కొన్నాను అనమాట అదే డైనింగ్ టేబులు డైనింగ్ టేబులు పది వేలు పడింది దాని ఒక రేటు వచ్చేసి పది వేలు పడింది పది వేలుకి అంటే ఫొటోలు అందులో పెట్టిన వీడియోలు రేటింగ్ అవి చూసి అంతా బాగానే ఉందేమో అని చెప్పి కొన్నాను కానీ తీరా బయటకి వచ్చేసరికి నాకు ఏమి అంతగా అనిపించలేదు ప్యాకింగు డెలివరీ అంతా బాగానే చేసారు కానీ బయటికి తీసి చూసేసరికి వాటి యొక్క కింద డైనింగ్ టేబుల్కు ఉండే ఫోర్ లెగ్స్ కూడా విరిగిపోయాయి అన్నట్టుగా అనిపించింది ఫోర్ లెగ్స్ వచ్చేసి మనకు తీ చెక్కతో చేసారు అండ్ పైన సర్ఫేస్ ఏది అయితే ఉందో అదంతా పూర్తిగా గ్లాస్ అనమాట గ్లాసు కూడా నాకు ఏమంతగా అనిపించలేదు పగిలిపోతుందేమో అన్నట్టుగా అనిపించింది మనం ఏమయినా కొన్ని వస్తువులు పెట్టినా పగిలిపోద్దేమో అని అయితే అనిపించింది ఇంకా చైర్స్ అయితే కదిలిపోతున్నాయి ఊగుతున్నాయి ఎవరయినా పర్సన్ కూర్చుంటే లేదా ఎవరయినా వ్యక్తి వచ్చి దానిమీద కూర్చుంటే ఎక్కడ పడిపోతారా అన్నట్టుగా కదులుతున్నాయి అవీ అంతగా ఏమి అనిపించలేదు దాని బదులు అదే డబ్బులుతో బయట మనకి నచ్చిన మోడల్లో మనకి నచ్చిన విధంగా చేయించుకుంటే బెస్ట్ ఏమో అన్నట్టుగా అనిపించింది పది వేలుకి మనం అంటే అన్ని చాలా వస్తువులు చూసి చూసి చూసి ఇంక అది నచ్చిందని పది వేలకి ఇదేదో బాగానే ఉంది అన్నట్టుగా తీసుకున్నాను తీసుకున్నాము బయటకి అంతా వచ్చేసరికి ప్యాకింగు అది ఇది అంతా మోడల్గా చేశాడు కానీ ప్రోడక్ట్ బయటికి తీసి చూసే సరికి మనకంతగా ఏమి అనిపించలేదు పగిలిపోయేటట్టుగా ఉంది కాబట్టి నాకు అయితే అనవసరంగా కొన్నానేమో అనిపించింది ఇదే డబ్బులు పెట్టి బయట ఏదయినా షాప్కు వెళ్ళీ చెక్కలు తీసుకొని మనమే మీ తయారు చేయించుకుంటే బెస్ట్ ఏమో అదే రేటుకి అంటే చాలా మోడల్స్ అనేవి మనం బయటా సెలక్ట్ చేసుకొని మనకి నచ్చిన విధంగా మనం బయట చేయించుకోవచ్చు ఇదే రేటుకి సో ఇలా ఆన్లైన్లో ఫ్లిప్కార్టుల్లో ఇలా చూసి మనం వస్తువులు అవి కొనుక్కుని ఫొటోలవి చూసి రేటింగుని చూసి మోసపోయేకన్నా మనీ వేస్ట్ చేసుకునే కన్నా బయట ఏవయినా చూసి మోడల్ సెలెక్ట్ చేసుకొని చేయించుకోవడం బెస్ట్ అని నాకు అయితే అనిపించింది నేనందరికి కూడా ఇదే చెప్తాను బయట తీసుకోండి ఆన్లైన్లో ఫొటోలు వీడియోలవి చూసి మోసపోకండి